మా గ్రామంలో అంటే నేను హైదరాబాదులో ఉంటున్నాను కాబట్టి నాకు నీటి పరిదుల గురించి తెలియకపోయినా అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేన్ను చూసినది ఏమీ అనగా నీటి సౌకర్యం నీటి పరిదుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి అం కొంచెం బాగా ఉంటాయి అంటే అది కాలానికి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట అంటే ఎండాకాలం వచ్చేసరికి నీరు అనేది తక్కువగా ఉండే ఉండేసరికి పంట పొలాలలో కొంచెం వసతి అనేది మంచిగా ఉండకపోవచ్చు కానీ మనం నీటి పరదులు అనేవి ఎప్పుడైతే క్రమంగా ఉంటాయో అప్పుడు పంట పొలాలు అనేవి పాడుకాకుండా మంచిగా ఉంటాయన్నమాట అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం అంటే నేను మీతో తెల తెలుసుకోవాల్సింది ఏమనగా మన భారతదేశం ఇండియన్ బయోగ్రఫీ అనేది ఎలా ఉంది అంటే ఈ వ్యవసాయం అనేది భారతదేశంలో ఎలా జరుగుతుందో మీతో తెలియాల తెలియపరచాలని అనుకుంటున్నాను ఏమనగా మన భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది ఎందుకంటే ప్రతి ఒకరు ఆధారపడేది వ్యవసాయం మీద కాబట్టి ఎప్పుడు వ్యవసాయం అనేది మంచిగా ఉంటుంది అంటే ఎప్పుడైతే దానికి తగ్గట్టుగా నీరు అనేది దానికి సకాలంగా ఉంటుందో అప్పుడే మనకు పంట పొలాలు అనేవి బాగా పండుతాయి అన్నమాట దేశ జనాభలలోల్లో సుమారు యాభై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం డెబ్భై శాతం మంది మన వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు దేశ దేశంలో సుమారు పదమూడు శాతం ఆదాయం వ్యవసాయం రంగం నుంచి సమసించుకుంటున్నారన్న మాట నాకు తెలిసింది ఏమిటంటే వ్యవసాయం అనేది ఒక ఏమంటారు ఫస్ట్ స్థానికంగా నిలిచి ఉంటుంది అలాగే మీకు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన దాంట్లో నేను మీతో పంచాలని పంచుకోవాలని అనుకుంటున్నాను అన్నమాట ఏదైనా ఒక ప్రాంతంలో వ్యవసాయం ఆ ప్రాంతంలోని నాగరికత స్వరూపాలు అంశాలపై ఆధారపడి ఉంటుంది దేశంలో వ్యవసాయ ప్రాంతాలను సిశిష్టితో నీటి లభ్యత నెలల స్వభావం మొదలైన ఆధారంగా ఐదు వై వ్యవసాయ ప్రాంతాలుగా విభజించారు అంటే ఏమిటంటే మన వ్యవసాయం అనేది ఐదు ప్రాంతాలుగా విభ విభజించారన్నమాట అవి ఏంటో తెలుసుకుందాం మనం సమశిష్టత హిమ హిమాలయ వ్యవసాయ ప్రాంతం అంటే ఏమిటంటే దీన్ని తిరిగి రెండు ఉపభాగాలుగా విభజించారు అవి తూర్పు హిమాలయ ప్రాంతం పశ్చిమ మహిమాలయ ప్రాంతం అన్నమాట ఇందులో ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ సాగు చేసే ప్రధాన వరి తేయకు మరియు వచ్చేసరికి పశ్చిమ హిమాలయ ప్రాంతాలు ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి ముఖ్యంగా ఉంటాయన్నమాట ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు బంగాళదుంపలు వరి గోధుమ అధికంగా సాగు చేస్తారన్నమాట తూర్పు ప్రాంతం వచ్చేసరికి ఏమౌతుంది అంటే తూర్పు ఏమి వస్తాయి బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్యప్రదేశ్ తూర్పు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలు ఈ కోవకి వస్తాయి అన్నమాట వస్తాయి అన్నమాట ఈ ప్రాంతంలో వరి చెరుకు జనుము ఇలాంటి పంటలు ప్రాథమికంగా ఉంటాయి అంటే ప్రాథమికంగా అంటే ఏంటి అంటే ఫస్ట్గా నిలిచి ఉంటాయి అన్నమాట పశ్చిమ ఇందులో పశ్చిమ తీర మైదాన ప్రాంతంలో మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ రాష్ట్రాలు ఈ ప్రాంతంలో పండే ప్రధాన పంటలు ఏమిటి అంటే వరి కాఫీ రబ్బర్ సుగంధ ర ద్రవ్యాలు మొదలైనవి ఈ పశ్చిమ ప్రాంతంలో దొరుకుతాయి అన్నమాట పంటలు పండిస్తారు ఉత్తర దక్షిణ ఉత్తర దక్షిణాలో ఏమి ఉంటాయి అంటే ఇందులో దక్షిణ ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ పశ్చిమ తూర్పు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో తూర్పు ప్రాంతాలు వస్తాయి ఈ ప్రాంతంలో పండే ముఖ్యమైన పంటలు ఏమిటంటే జొన్న వేరుశెనగ ఆముధాలు పత్తి మొదలైనవి అన్నమాట అంటే నేను మీతో చెప్పాలి అనుకుంటున్నది ఇదే దేని ద్వారా అంటే భారతదే భారతదేశం వ్యవసాయం అనేది ఎలా ఉంది అనేది నేను మీతో తెలుపుకుంటున్నాను ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఏంటంటే పంట పొలాలు అనేవి మంచిగా ఆకర్షించే లాగా కనిపిస్తుంటాయి అన్నమాట అది దేనివల్ల అంటే మన సాగునీటి వసతి అనేది ఎప్పుడు క్రమంగా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉంటుందో అప్పుడు మనకి పంట పొలాలు అనేది మంచిగా ఆకర్షిస్తు ఉంటాయన్నమాట అయితే నేను నేను సాగు పంటల గురించి మీకు ఇప్పుడు వివరిసా ఉంటాను అన్నమాట దేశంలో సాగు పంటలను వాటి లక్షణాలు సాగ పంటల గురించి మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట అయితే దేశంలో సాగు పంటలు సాగు పంటలు వాటి లక్షణాలు ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఆహారం వరి గోధుమ అంటే మనకు ముఖ్యమైనవి ఏమిటి ఫస్ట్ ఆహారం ఆహార పదార్థాలు వరి కానీ గోధుమ మొక్కజొన్న బార్లీ మొదలైనవి వాణిజ్య పంటలు ఉదాహరణకు పత్తి చెరుకు జనుము మొదలైనవి ఉంటాయన్నమాట అంటే ఈ పొలాలు అనేవి ఇంతగనం దేని మీద ఉంది మొత్తం మన సాగునీరు సాగునీరు మీద ఆధారపడి లభిస్తుంది అన్నమాట అంటే నేను ఇంకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీతో నాకున్న దాంట్లో మీతో కొంచెం పంచాలని అనుకుంటున్నా ఈ పంటల వర్ష కాలంలో సాహితికమైన విభజన ఏదీ లేదు అయితే సాధారణంగా రైతులు వారి ఆహార అవసరాలు ప్రాధాన్యం ఇస్తు సాగుతు వాటిని ఆహార పంటలని అంశాలకు పెద్దవి పండించే వాటిని పంటలు అవి తోట రూపంలో సాగించే పంటలుగా తోట పంట పంటలని పేర్కొంటాయి అన్నమాట అయితే ఇంకేమీ చెప్పాలని అనుకుంటున్నాను అయితే రెండువేల పద్నాలుగు నుండి పదిహేనులో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సైంటిస్టులు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సంచలన ప్రకారం దేశంలో ధాన్యాలు ఉత్పత్తి రెండు వందల యాభై నాలుగు యాభై రెండు పాయింట్ సున్నా మిలియన్ టన్నులు అంటే ఎంత ప్రయార్టీ ఉందో చూడండి మీరే రెండు వేల పదిహేను నుంచి పదహారులో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు ఉత్పత్తి అంటే ఇంకేమీ నేను చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీతో పంటలలో కాలాలు అంటే దేశంలో సంవత్సరాన్ని సంవత్సరాన్ని మూడు వ్యవసాయం పంటల కాలాలుగా విభజించ విభజించవచ్చు అవి ఖరీఫ్ రబీ అండ్ ఏంది జైడ్ ఒక్కొక్క పంట కాలంలో పంటలను ప్రాధాన్యంగా సాగు చేస్తారు ఖరీఫ్ ఖరీఫ్ అంటే ఇది ఇక్కడ ఏ దేశంలో పండుతుందని మీకు చెప్పగలుగుతున్నాను ఇది దేశంలో అత్యంత ప్రధానమైన పంట పంట కాలం అన్నమాట అంటే దేశంలో సాగే భూమిలో సుమారు అరవై శాతం వ్యవసాయం ఈ కాలంలో సాగిపోతుంది జూన్లో నైరుతి ఋతు వారంలో ఈ దేశంలోని ప్రవేశంలో ఈ కాలం ప్రారంభమై ఉంటుందన్నమాట అక్టోబర్ నెలలో ముగుస్తుంది అయితే కొన్ని పంటలు నవంబర్ లేదా డిసెంబర్ వరకు కొనసాగిస్తాయి అన్నమాట సాగే ప్రాధా ప్రధాన పంటలు వరి పత్తి చెరుకు మొక్కజొన్న మొదలైనది ఈ రబీ సీజన్లో మనకి కనిపిస్తు ఖరీఫ్ సీజన్లో మనకి కనిపిస్తు ఉంటాయి అన్నమాట రబీ సీజన్ వచ్చేసరికి ఖరీఫ్ పంట కాలం తర్వాత ప్రారంభమం అయ్యే పోయే పంట కాలం తబీ రబీ ఇది సాధారణంగా ఈశాన్యం నెలలో ప్రారంభమై మార్చి ఏప్రిల్ వరకు కొనసాగిస్తుంది అన్నమాట దీన్ని శీతాకాలపు పంటల కాలమని కూడా అంటారు పండే ప్రధాన పంటలు గోధుమ బార్లీ శనగలు పప్పు ధాన్యాలు పొగాకు మొక్కజొన్న మొదలైనవి జైడ్ అంటే ఇది మూడో పంటకాలానికి సంబంధించింది అన్నమాట ఇది వేసవికాలంలో మార్చి నుంచి మే వరకు నాటే పంట కాలం అన్నమాట సాధారణంగా నీటి పరిదుల ప్రాంతంలోఈ పంట కాలం ఉంటుంది ఈ కాలంలో సాగు ప్రధాన పంటలు వరి జొన్న మొక్కజొన్న వేరుశనగలు పుచ్చకాయలు మొదలైనవి అన్నమాట అంటే ఇప్పుడు చూసుకుందాం ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగైతే వరి గోధుమ జొన్న ఇవన్నీ మనం ఎలాగైతే పెంచగలుగుతామో అంటే అవి ఎలా చేస్తే మనం ఎట్లా దీని శాతం అనేది ఎట్లా ఉంది దేశంలో దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో ఈ పంట వల్ల ఏమి ఉన్నాయో ఇప్పుడు మనము చూసుకుందాం అన్నమాట వరి వరి వచ్చేసరికి ఉష్ణ మండపంలో మండలంలో పండే ప్రధాన ఆహార పంట వరి అంటే మోస్ట్ అంటే మనకి అత్యవసరమైన ఏది పంటలల్లో వరి అనేది అతి ముఖ్యమైనది అన్నమాట దేశంలో అత్యధిక ప్రాంతంలో సాగుతున్న ప్రధాన ఆహారం ఇదే అన్నమాట ప్రపంచంలో వరి సాగులల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండగా అంటే ముఖ్యమైనదిగా ఉంటుంది అన్నమాట ఏది వరి అనేది ముఖ్యంగా నిలుస్తుంది ఉత్పత్తిలో మాత్రం చైనా తొలి స్థానంలో ఉంది యాభై ఒకటిలో దేశంలో వరి సాగు చేసే ప్రాంతం కేవలం ముప్పై పాయింట్ల ఎనభై ఎనిమిది ఎనభై ఒక్క మిలియన్స్ హై కార్డులో ఉందన్నమాట ఇది టూ థౌసండ్ రెండువేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు నాటికి ఇది ఇంకా మనకి ముఖ్య కారణంగా నిలుస్తుంది ఏంటిది వరి అనేది ఇంక మనకి ముఖ్యంగా ఉందన్నమాట ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ అనేవి మనకి ముఖ్యంగా చూపిస్తుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వరిని మూడు కాలాలుగా సాగు చేస్తారంట అంటే ఎట్లా స్థానికంగా వాటిని ఎస్ఆర్ ఆమన్ అని పిలుస్తారంట వారి సాగునీ కల్చర్ అని కూడా కో కల్చర్ అని కూడా అంటారంట హరిత విప్లవం వల్ల అధికంగా అభివృద్ధి పొందింది రెండు స్థానాలలో ఉంది వాటి సాగులో వచ్చిన పంట ఏంటిదన్నమాట వరి అనేది వాటికి సాగులో చూపిస్తుంది అన్నమాట మనకి ఇంకా నేను మీతో ఏం తెలియచేయాలి అనుకుంటున్నాను అంటే వరి అంటే వరి ఎన్ని సా ఎన్ని ఎప్పటినుంచి మనకి ఎక్కడెక్కడ నుంచి మొదలైందో చూసుకుందాం మనం అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇది నేను చదువుకున్న కాలం నుంచి చెప్తున్నాను ఇటీవల వరిలలో వచ్చు నూతన వడగండ్లు లునిశ్రీ జూనియల్ కేసరి కృష్ణ ఏది ఇంకా అన్నపూర్ణ మొదలైనవి నాకు తెలిసింది చెప్తున్నాను మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి అన్నమాట గోధుమ సమిష్టత మండలంలో పండే ప్రధాన ఆహార పంట దేశంలో వరి తరువాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే గోధుమ అన్నమాట అత్యధిక ప్రాంతంలో పండిస్తున్న ప్ర ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో భారతదేశం అంటే మన భారతదేశం అనేది రెండో స్థానంగా నిలిచింది అన్నమాట దేంట్లో అంటే గోధుమలో రెండో స్థానంగా నిలిచింది అన్నమాట ఇది ఎంత ఉంది వరి అనేది ముప్పై పాయింట్లు ఎనభై ఒకటి ఉంటే ఇది మన ముప్పై ఒకటి ఉంది అన్నమాట అందుకు ఇది రెండో స్థానంగా నిలిచింది అన్నమాట గోధుమలు అధికంగా దిగబడి వచ్చే ఏంటి అన్నమాట ఏంటి అంటే జొన్నలు మొక్కజొన్న అనేది ఉంటుంది అన్నమాట మనకు తెలిసింది కదండి జొన్నలు దేనికి ఉపయోగపడుతుందో మొక్కజొన్న దేనికి ఉపయోగపడుతుందో కానీ నేనుచెప్పాలని అనుకుంటున్నది వర్షపాతం తక్కువగా ఉంది నీటి పరి దులలో వసతులు అంతంగా లేచి ప్రాంతంలో సాధారణంగా వరి గోధుమ అనేది ప్రత్యేకంగా జొన్నలను సాగు చేస్తారనమాట ఖరీఫ్ రబీ పంటల్లో కాలంలో వీటిని ఎక్కువగా పండిస్తారు ప్రపంచంలో ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ సమస్తంగా నిలిచింది అన్నమాట మహారాష్ట్ర కానీ కర్ణాటక ఇంకా మహా మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా సంస్థలు జొన్నలకు సాగు చేస్తున్నాయి మొక్కజొన్న మొక్కజొన్న కూడా ఖరీఫ్ రవి కాలంలో పండిస్తారంట వీటి తక్కువ వర్షపాతం ఇక్కడ అంటే ఎర్ర ప్రాంతంలో అంటే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది అన్నమాట ఇంకా వచ్చేసరికి మనం రాగులు ఇది మంచి ఏది అన్నమాట ఆరోగ్యానికి మంచి రకమైన ఫుడ్ లాగా తీసుకుంటారు ఏది రాగులు అనేవి మనకి మంచి ఫుడ్ లాగా తీసుకుంటాం అనమాట ఇవి ఖరీఫ్ కాలంలో సాగు ప్రధాన గింజ ధ్వనిగా పంట వీటినిఆహారపు విలువలు అధికంగా వీటిని పేదవారి ఆహారంగా అంటే పూర్ అంటే ఏంటంటే కూడుగూడు గుడ్డ అనేవారు లేనివారు ఈ ఒకప్పుడు ఈ రాగులతోనే మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఈ రాగులతోనే సరిపెట్టుకునే వాలంట అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కడుపు నిండడానికి రాగులు అనేవి రాగులు పిండి కానీ రాగులతో వాళ్ళు తిని ఉండే వాళ్ళు అన్నమాట అంటే నాకు మా అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్తుందండి ఇవన్నీ ఇంకేంటిది నూనె గింజలైన కొన్ని ఏమంటారు అంటే ఆరోగ్యానికి ముఖ్యమైనవి వాటిలో వీళ్ళు ఎంచుకునే వాళ్ళు అన్నమాట ఇంకేంటి సజ్జలు బార్లీలు పప్పు ధాన్యాలు ఇవే ఎక్కువగా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆరోగ్యానికి నేను చెప్పాలనుకుంటున్నది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రం ఈ సౌకర్యాలు ఉన్నాయండి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండంగా మా అమ్మమ్మ నాకు చెప్తుఉంటుంది సాగునీటి వల్ల ఇలా ఉంటుంది సాగునీటి లేకపోతే పంట పొలం అనేది కరాబు అయిపోతుంది సాగునీటి ఉండడంవల్ల పచ్చగా మనకి తగ్గట్టుగా ఫుడ్ అనేది దొరుకుతుంది అనేది మనం మా అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్తుందండి ఇంక నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది అనేదినాచురల్ ఫుడ్ అన్నమాట దీంట్లో ఎలాంటి కాలుష్యం ఉండదు దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి కూడా మనకి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అన్నమాట దేంట్లో ఈ ఏదైతే మనం పంట పొలాలను తీసుకుంటామో అది అంటే ఇవన్నీ మెయిన్ దేని మీద డిపెండ్ ఆధారపడి ఉంటాయి అంటే సాగు నీటి మీద డిపెండ్ ఆధారపది అనేది ఉంటాయి అన్నమాట సరే మరి ఇది మాత్రం నాకు తెలుసు అండి